ప్లస్ గేమ్స్ అనేవి అందరి కెరీర్ని అంటే కెరీర్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఉండాలి బట్ కొన్ని గేమ్స్ అలా ఉండవు అంటే మనం కరెక్ట్గా ఆడినా కూడా మనం పోయిన కోచెస్ మనల్ని అనేది కూడా యాక్సెప్ట్ చేయరు బట్ వాళ్ళకి మనకు వాళ్ళు ఇచ్చే అమౌంట్ కూడా మనకు సరిపోదు కావలని మనకు అమౌంట్ తగ్గించడం అలా చేస్తు ఉంటారు అంటే మనల్ని తీసేయడానికి బట్ పార్షికోత్వం అనేది కూడా మనకు చాలా ఇవ్వాలి అంటే ఎవ్రి గేమ్ పర్సన్కి తన ఫుడ్ అండ్ తన ఫిట్నెస్కి వాళ్ళు ఫ్రీగా అనేది కూడా ప్రొవైడ్ చేయాలి బట్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఎవరు అలా ప్రొవైడ్ చేయట్లేదు బట్ అలా ప్రొవైడ్ చేసిన రోజు అతను కూడా గేమ్స్ అనేది కూడా కొంచెం స్థిరంగా ఆడి మన మనం అనుకున్న లక్ష్యానికి తను కూడా నెరవేరుస్తాడు అని కోరుకు